తర్వాత డ్రోన్లు మాడ్యూలర్ నిర్మాణం ఏఐ డిజిటల్ ట్విన్స్ బ్లాక్ చైన్ టెక్నాలజీ స్ట్రక్చరల్ మరియు ఆగ్మెంటేడ్ రియాల్టీ ఫోర్ డీ అనుకరణలు త్రీ డీ ప్రింటింగ్ మరియు మరిన్ని యూస్ చేసుకొని మనం ఇల్లు కానీ అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్

సంక్షిప్తమైనది ఇది కాంక్రీట్ కాస్టింగ్ కోసం అల్యూమినియం ఆలం ఫామ్ వర్కులను ఉపయోగించడంతో కూడిన ఆధునికత నిర్మాణ సాంకేతికత అనేది ఈ మివాన్ నిర్మాణం టెక్నాలజీ ఇది ఎలా అంటే కలప మరియు ఫ్లై వుడ్ పై ఆధారపడే సాంప్రదాయ ఆర్సిసి పద్ధతి వలె కాకుండా మివాన్ తేలికైన మరియు అధిక బలం కలిగిన అల్యూమినియం ప్యానెల్లను ఉపయోగిస్తుంది వీటిని సులభంగా నిర్వహించవచ్చు మరియు పునర్వినియోగించవచ్చు అంటే మనం తిరిగి మరలా యూజ్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు బిల్డింగ్స్ కట్టిన తర్వాత ఏదైతే మన యూజ్ చేసే మెటీరియల్స్ అనేది మనం మళ్ళీ మరలా ఇంకొక బిల్డింగ్కి కూడా మనం యూజ్ చేయచ్చు అలాంటి టెక్నాలజీ ఈ మివాన్ టెక్నాలజీ దాని తర్వాత డ్రోన్ ఈ డ్రోన్ టెక్నాలజీ అనేది మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే నిర్మాణ సంస్థలు డ్రోన్ సర్వేని దేనికి ఉపయోగపరుస్తాయి అంటే నిర్మాణ సంస్థలు డ్రోన్లను అనేక విధాలుగా ఉపయోగించవచ్చు అయితే సాధారణంగా వినియోగ సందర్భాలు ఐదు ప్రధాన వర్గాలలోకి వస్తాయి సైట్ విశ్లేషణ ప్రణాళిక మరియు రూపకల్పన మరియు ఆస్తి జాబితా ప్రాజెక్ట్ రిపోర్టింగ్ మరియు సహాకారం మరియు వివాదాలను పరిష్కరించడం అంటే మనకు ఒక ప్లేస్ ఉంది అంటే ఆ ప్లేస్ ఎంత కొలత రెండు గుంటలు మూడు గుంటలు అది కరెక్ట్గా మనకు అది ఆస్తి అనేది మనకు కరెక్ట్గా ఉంటుంది పట్టా రూపంలో ఎటువంటి వివాదాలు అన్నదమ్ముల మధ్య కానీ నైబర్స్ వద్ద కానీ ఎటువంటి వివాదాలు లేకుండా మనకి ఈ డ్రోన్ టెక్నాలజీ అనేది మనకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది వాస్తు శిల్పులు ఈ డ్రోన్లని ఎలా ఉపయోగపరచుకున్నారు అంటే హై రిజల్యూషన్ ఫోటోగ్రాఫ్లు మరియు త్రీ డీ డిజైన్లను తీయగలవు డ్రోన్ల వల్ల ఫోటోగ్రాఫ్ త్రీ డీ అంటే ఇంతవరకు ప్లేస్ ఉంది అంటే ఈ ప్లేస్ వీళ్ళదే అని చెప్పి వాళ్ళకి ఖచ్చితంగా అదే పట్టా ఇంకోక వాళ్ళు అందులో మనకి చొరబడే అవకాశం లేదు అన్నమాట ఇవి ఆర్కిటెక్ట్లు తమ పరిసరాల కోణం నుండి డిజైన్ చేయడాన్ని సులభంతరం చేస్తాయి ఇది మన సమగ్రమైన డిజైన్ పక్రియకు దారితీస్తుంది ఎందుకంటే కొత్త భవనాలు ఒంటరిగా ఉండవు కానీ నిర్మాణ ప్రకృతి దృశ్యాన్ని పరిగణలోకి తీసుకుంటాయి అంటే ఒక్కొక్క ఒక పక్కన బిల్డింగ్ మళ్ళీ దాని పక్కన ఇంకొక బిల్డింగ్ దాని పక్కన ఒక్కొక్క బిల్డింగ్ ఉంటాయి భవన నిర్మాణానికి ఏది ఉత్తమమైనది అంటే మనం ఏది అయ్యే టెక్నాలజీ నుంచి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనుకుంటే స్టెయిన్ లెస్ స్టీల్ దానికి ఉదాహరణ ఏంటిది అంటే తుప్పు మరియు ఆక్సీకరణను నిరోధిస్తుంది ఎందుకంటే ఇందులో అదనపు క్రోమియం ఉంటుంది కానీ దాని బరువు ఉన్నప్పటికి దాని అద్భుతమైన బలం పారిశ్రామిక సౌకర్యాలను నిర్మించుకోవడానికి ఇది ఒక అగ్ర ఎంపిక మనకు ఇండ్ల నిర్మాణంలో టెక్నాలజీ పాత్ర ఎటువంటిది అంటే కొత్త టెక్నాలజీ ఉపయోగించి ఇంటి నిర్మాణం దా అంటే ఏంటి నిర్మాణాన్ని వేగంగా తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో మనం చేసు ఇల్లును మనం కట్టుకోవచ్చు మనకు ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అంటే నిర్మాణం అన్ని టెక్నాలజీ అనేది ఏఐ మరియు రోబోటిక్లను స్వీకరించటం ద్వారా నిర్మాణ సంస్థలు ఉత్పాదికత సామర్థ్యం మరియు భద్రత ప్రయోజనాలను అన్లాక్ చేయగలవు ఈ సాంకేతికతలు వర్క్ ఫోన్లు బాగా మెరుగు పరుస్తాయి వనరుల నిర్వహణను ఆప్టిమైజ్ చేస్తాయి మరియు వేగవంతమైన ప్రాజెక్ట్ డెలివరీని ప్రారంభిస్తాయి రోబోలు ప్రజలు ముందుగా ఇంటికి వెళ్ళేందుకు తక్కువ అలసటతో మనకు తక్కువ వ్యవధితోనే సమయం చేస్తుంటాయి అంటే మనకు భవిష్యత్తులో రాబోయే ఏంటంటే ఎక్కువ రోబోటిక్ మనిషికి అలసట కానీ నెక్స్ట్ హెల్త్ పరంగా టైం పరంగా మనకు రోబోటిక్ టెక్నాలజీ అనేది మనకు భవిష్యత్తులో ఉపయోగపడుతాయి